అన్నా ఎంత అయ్యింది అన్న ఏంటి నూట యాభై రూపాయల అదేంటి అదేంటి మీటర్ అంత ఉండటం ఏంటి అన్న అంటే ఇంటి దగ్గర నుంచి కాలేజ్ వరకు నూట యాభై రూపాయలు అంటే దాని బదులు బస్సు మీద వచ్చేవాళ్ళం కదా టైం అయిపోతుందని మేము ట్యాక్సీకి వచ్చాము కొంచెం చూడండి అన్నా లేదు లేదు ఒకసారి మీటర్ సరిగ్గా చెక్ చేసుకోండి మీరు పైగా ఇద్దరం వస్తే మీరు తగ్గిస్తామని చెప్పారు కదా మా దగ్గర వందే ఉన్నదన నెక్స్ట్ వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు అసలు చిల్లర ఉందా అన్న ట్వంటీ రుపీస్ చిల్లర కావాలి అంటే తన దగ్గరేమో సిక్స్టీ ఉన్నాయి నా దగ్గర ఏమో సిక్స్టీ ప్లీజ్ అన్నా మా దగ్గర జస్ట్ ఇవే ఉన్నాయి టెన్స్ అవీని కొంచెం ఒకసారి చూడండి అన్న సిక్స్టీ చేంజ్ ట్వంటీ చేంజ్ కావాలన్నా టు టెన్స్ కావాలి ఓకే ఓకే థ్యాంక్స్ అన్న సరిపోయిందో లేదో చూసుకోండి అన్నా ఓకే అన్న థ్యాంక్స్